నేను స్విగ్గీలో నుండి బిర్యానీని ఆర్డర్ పెట్టాను అది చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టాను దానితో పాటు నాకు ఇప్పుడు ఏదైన ఒక తీపి పదార్థాన్ని తిల తినాలని ఆశగా ఉంది ఆ తీపి పదార్థం గులాబ్ జామున్ కానీ రసగుల్లా కానీ హల్వా లేదా కేక్ ఏదైన సరే నాకు నా ఆర్డర్తో పాటు జోడించి నా యొక్క డెలివరీ యొక్క స్థానానికి తీసుకొని వస్తే నేను ఆ రెండిటికి ఒకేసారి నా యొక్క విరాళాన్ని చెల్లించగలనని మీకు మనవి చేసుకుంటున్నాను మా ఇల్లు మురుగానిపల్లిలో కేశవరెడ్డి స్కూల్ పక్క సందులోనే ఉంటుంది మీరు వెంటనే కాకుండా కాస్త ఆలస్యమైనా కూడా నేనేమీ అనుకోను ఎందుకంటే మీరు రావడానికి కాస్త సమయం పట్టుతుంది ఎందుకంటే నేను బిర్యాని మాత్రమే ఆర్డర్ పెట్టి మరల ఈ యొక్క తీపి పదార్థాన్ని కూడా ఆర్డర్ పెట్టడం ద్వారా మీరు తిరిగి వెళ్ళి ఆ తీపి పదార్థాన్ని తీసుకొని రావడానికి కాస్త సమయం అనేది పట్టవచ్చు కాబట్టి నేను అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఆ బిర్యాని అలాగే తీపి పదార్థం కోసం వేచి ఉంటూ మీకై ఎదురు చూస్తాము మీరు ఇలా చేసినందుకు చాలా కృతజ్ఞతలు దీనికి మీకు కాస్త ఎక్కువ అమౌంట్ను కూడా నేను పే చేయగలను దానిని మీరు టిప్స్ కింద మీ యొక్క జోబీలో వేసుకోవడం నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారి వారి నిజ జీవితంలో చాలా కష్టపడి శ్రమిస్తూ ఉంటారు అందులో స్విగ్గీ లేదా జొమాటో బాయ్స్ కూడా ముఖ్యపాత్రులే వారికి ఎన్నో పనులు ఉండి కూడా వారి ఆహారం పొట్ట నింపుకోవడం కోసం డబ్బులు సంపాదించాలి కాబట్టి వారు ఎటువంటి చీకుచింత సిగ్గు అలాంటివి ఏది మనసులో పెట్టుకోకుండా ఎవరికి పడితే వారికి ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇలా ఆహారాన్ని డెలివరీ చేయడం అనేది మామూలు విషయం కాదు వారి ఆత్మ గౌరవానికి దెబ్బతీసేటటువంటి కస్టమర్లు కూడా ఈ కాలంలో చాలా వరకు ఉన్నారు ఎందుకంటే కాస్త లేట్ అయితే చాలు వారు ఆహారాన్ని తీసుకోము మాకు వేడిగా లేదు చల్లారిపోయింది మేము దీనికి డబ్బులు చెల్లించము అని వివిధ రకములైనటువంటి ప్రశ్నలతో ఆ డెలివరీ బాయ్స్ను హింసిస్తూ ఆ డబ్బును కట్టుకో కట్టకపోవడం వల్ల ఆ డెలివరీ బాయ్సే ఆ డబ్బును కూడా చెల్లిచ చెల్లించడం చాలా బాధాకరం తీరా ఇంత దూరం వచ్చినందుకైనా వారు కాస్తో కూస్తో అభిమానం లేదా కాస్త జాలితో అయినా కూడా వారికి సహాయం చేయడం మంచిదని నా అభిప్రాయం వారికి ఎన్నో పనులు ఉంటాయి తెల్లారి నుండి సాయంత్రం వరకు ఆఫీసు లేదా ఎక్కడైనా ఇతర పరిసరాలు పనిచేయడం లాంటివి కూడా చేస్తూ ఆ తరువాత సాయంత్రం ఇంటికి రాగానే ఎటువంటి ఓర్పు సహనం తీసుకోకుండా వెంటనే బయలుదేరి ఈ స్విగ్గీ జొమాటో వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్గా రావడం అనేది మామూలు విషయం కాదు ఇలా రాగానే రాత్రి పదకొండు పన్నెండు వరకు కూడా ఇలా తిరుగుతూ వారికి డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని వారు రాత్రింపగలు శ్రమిస్తూ ఉంటారు మా స్నేహితుడు కూడా ఒకడు ఇలానే తెల్లవారి నుండి సాయంత్రం వరకు కాలేజీకి వచ్చి చదువుకొని ఆ తరువాత ఇంటికి వెళ్ళగానే రెడీ అయ్యి జొమాటో బాయ్గా పనిచేస్తూ రాత్రి పదకొండు పన్నెండు సమయానికి ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని ఎవరైనా ఏదైనా మాట అంటే వాటిని పట్టించుకోకండి చాలా జాగ్రత్తగా నిదానంగా రోడ్లలో కూడా ప్రయాణిస్తూ ఆ డెలివరీ చేసే అతనికి ఏదో పని ఉంది నాకు త్వరగా కావాలి అలాంటివి ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా మీరు నెమ్మదిగా నిదానంగా వెళ్ళటం వల్ల మీరు ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వరు కాబట్టి నేను చెప్పడం ఏమనగా జాగ్రత్తగా ఏదో ఒక పనిని కూడా చేసుకొని ఇష్టంగా డబ్బులు సంపాదించి మీకు కూడా కాస్త ఖర్చు చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు నేను చెప్పిన ఈ డెలివరీని త్వరగా తీసుకురాకపోయిన కాస్త నెమ్మదిగా నిదానంగా తీసుకొని వస్తే మేము సంతోషిస్తాము